చెప్పండి అవునండి అవునండి

అవునండి ఏంటండీ క్రైస్తవులా లేదంటే హిందువులండి పెళ్ళి క్రిస్టియన్సేనండీ అదేండి ఇంటికాడండి ఇంటి దగ్గరే నండి అది ప్లేసు గట్రా పెద్దదేనానండి లేదంటే చిన్నదేనా చిన్నదేనాండి చిన్నగా సరిపోటుందండి మరి మరి మీరు చిన్నది అంటున్నారు ఎంతలో అనుకుంటున్నారు అండి మీరు మామూలుగా డెకరేషన్ అవన్నీ గట్రా ఎంతమం ఎంతలో పెడదామనుకుంటున్నారండి మొత్తం మీకు భోజనం డెకరేషను ఇవన్నీ కలిపండి మేము అడిగేది రెండు లక్షలండి రెండు లక్షల అంటే మీ ఎంతమందికండి భోజనాలు వెయ్యా అండి మీకు దగ్గర దగ్గర వెయ్యి మంది అంటే భోజనాలకే దగ్గరే దగ్గర దగ్గర లక్ష రూపాయలు దాటేస్తుందండి మీకు ఐటమ్స్ అంటే మీకు చికెన్ దమ్ వస్తుందండి మటన్ కర్రీ వస్తుంది మళ్ళీ స్వీట్ ఒకటి హాట్ ఒకటి మామూలుగా రెండు వెజ్ కర్రీలు వస్తాయండి పచ్చడి పెరుగు సాంబారు అప్పడాలు మీకు చికెన్ ఫ్రై మళ్ళీ ఎక్స్ట్రాగా వస్తుంది అండి మీకు దాంతో పాటు ఒక రెండు ఇవ్వీ రెండు స్వీట్లు ఒక హాట్ కూడా రావచ్చండి మీకు ఇంటి దగ్గర అక్కడ కూడా కావాలి అంటే మీకు ఎక్కువగా రాదండి ఎందుకంటే మీకు చాలా మటుకు వీటికే అయిపోయిందండి ఇంకా మళ్ళీ మీ ఇంటి దగ్గర టెంట్లు వెసుకోవాలి స్టేజీలేసుకోవాలి సౌండ్లు కావాలి ఆర్గెస్స్ట్రా మొత్తమన్నీ ఇక మావే కదండీ

అది కాదండి ఇప్పుడు కెమెరా వాళ్ళని మీరు తెచ్చుకుంటారా మేమేనా వీడియోస్కి ఫొటోస్కీ మాదేనా అండి అలాగైతే రెండులక్షల్లో అవ్వదండి మీకు రెండు లక్ష ఇంకో లక్ష అంటే మీకు మామూలుగా వచ్చి భోజనాలకాడే దగ్గర దగ్గర లక్షా యాభై వేలు అవుతుందండి లక్షా యాభై వేలు దాటేస్తుంది లక్షా యాభై వేలు వేసుకున్నా మీకు స్టేజ్ అంటున్నారు ఇంటికాడ మీకు డెకరేషన్కే చర్చిలో డెకరేషన్లకే ఒక దగ్గర దగ్గర సమారుగా ఒక ముప్పై వేలు అవుతుందండి ఓన్లీ స్టేజ్ డెకరేషన్కే అవ్వీ ఇంకా టెంట్లు సామాన్లు అవి ఇవి కలిపి ఒక ఇరవైవేలు అవుతాయండి ఇంకా మీకు ఆర్గెస్స్ట్రా సౌండ్ ఆర్గెస్స్ట్రా సౌండ్ వాటికొక ఇరవై ఐదు వేలు అవుతుంది మీకు మళ్ళీ వీడియో కావాలంటున్నారు కాబట్టి వీడియోకి ముప్పై వేలు అవుతుంది దగ్గర దగ్గర ఒక మీకు లక్ష యాభై మూడు లక్షలు అవుతుందండి మూడు లక్షలు అవుతుందండి మూడు లక్షల అయితే మీకు నీటుగా చాలా బాగా వస్తుందండి సరేనాండి మీ అదే అండి మేము వస్తామండి మీరు ఓకే మేము మాకు ఆ రేట్కి ఓకే సరే అంటే కనుక మేము వస్తామండి ఒకసారి అదేనండి కార్కి దండలు కూడా మేమే ఇస్తామండి మీకు లేదు మాకు ఇంకా వేరే కావాలి అంటే మేము చేయిస్తామండి సరే అండి మరి అడ్వాన్స్ ఒక లక్ష ఇవ్వండి అదే అండి సరే అండి అయితే సరే అండి